నేను నా సొంత రాష్ట్రంలో చాలా ప్రదేశాలను సందర్శించాను అందులో మొదటిగా నేను తీసుకుంటే గోల్కొండ కానీ లేకపోతే చార్మినార్ కానీ నేను చెప్పగలను నాకు చాలా నచ్చింది చార్మినారు ఏదంటే దాని కట్టడం కానీ చాలా నచ్చింది మరియు అక్కడ మనం చార్మినార్ దగ్గర చూసుకుంటే వివిధ రకాల వస్తువులను కానీ ఎన్ని రకాలు అనుభూతులను మనం ఆనందించగలుగుతాం అక్కడ చార్మినార్ దగ్గర ఇప్పుడు మా రాష్ట్రంలో చార్మినార్ చాలా ఫేమస్ ఇప్పుడు రాష్ట్రంలో చార్మినార్ దగ్గర చాలా వస్తువులను తక్కువ ధరవకే కొనుగోలు చేస్తారు ఇక్కడికి చాలా స్వదేశీ ప్రయాణికులు కానీ చాలామంది వస్తుంటారు నేను చార్మినార్కి బైక్ పైన నా మిత్రుడితో కలిసి వెళ్ళడం జరిగింది రాత్రి మధ్యాహ్నం అనే తేడా లేకుండా చాలా సార్లు చార్మినార్కి వెళ్ళాను అక్కడ నేను మొదటిసారి చార్మినార్కి వెళ్ళింది ఉస్మానియా ఛాయ్ మరియు ఉస్మానియా బిస్కెట్ మరియు ఛాయ్తో తాగడానికి వెళ్ళాను